రాష్ట్రంలో చిరు వ్యాపారులకు ప్రభుత్వం ఎంతగానో మద్దతు ఇస్తుంది మహిళలకు దీంట్లో ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చింది ఉద్యోగిని స్కీమ్ ఈ స్కీమ్లో మహిళలు పంతొమ్మిది ఏళ్ళ వయసు నుండి ఇరవై ఏళ్ళ వరకు ఉన్నవాళ్ళు వాళ్ళు ఏ పని చేయడానికైన లేక ఏదైనా ప్రారంభించడానికైన ఈ స్కీమ్ ద్వారా వాళ్ళకి సహాయం అందుతుంది ఇంకా ముద్ర యోజన స్కీమ్ అనేది మనం ఏమన్న షాపులు పెట్టడానికి కానీ లేకపోతే చిన్న చిన్న వ్యాపారం లే పార్లర్లు లేకపోతే బట్టల కొట్టు పెట్టడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది ఈ స్కీమ్ వల్ల మనం తక్కువ ఎంత లోన్ తీసుకున్నా కానీ తక్కువ వడ్డీ కట్టడం లేకపోతే సగం ప్రభుత్వం మాఫీ చేయడం జరుగుతుంది ఈవ ఈ స్కీములు చిరు వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడతాయి ఇవి మహిళలకు మాత్రమే కాదు అందరికి లభిస్తాయి కాకపోతే ఇవి మహిళలకు ప్రత్యేకమైనవి మహిళలకు లే కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఎన్నో స్కీములు ఉన్నాయి ఆ స్కీముల వల్ల మన రాష్ట్రం బాగుపడుతుంది ఎందుకంటే ఈ స్కీములు ఉండటంతో అందరు ఏదన్న ఒక అడుగు ముందుకు వేసి నేను చేయగలుగుతాను నాకు ప్రభుత్వము నుండి సహాయం వస్తుంది అని ధైర్యంతో వాళ్ళు ఒక పనిని ప్రారంభిస్తారు అది ఒక మంచి ప్రోత్సాహం లభిస్తుంది వాళ్ళకి మొదటిగా ఈ ప్రోత్సాహం ఉండకపోవటంతో రాష్ట్రం అప్పుడు అలా ఉండేవి ఇప్పుడు రాష్ట్రంలో ఈ పాలన వచ్చేసరికి మొదటి ఎవ్ అడుగు వేయటం ఎంత కష్టమో ఈ ప్రోత్సాహం లేకపోవటం వల్ల వాళ్ళు ఆ అడుగు వేయడం వా గురించి భయపడుతున్నారు అలా భయపడకుండా వేయాలంటే ప్రభుత్వం ఇలా మద్దతులు ఇలాంటివి ఇవి ఈ ప్రోత్సాహం చేస్తు ఉండాలి అప్పుడు చిరు వ్యాపారులు ఇంకా పెరుగుతారు రాష్ట్రం బాగా పెరుగగలుగుతుంది పేరు తెచ్చుకుంటుంది